కెన్ యు స్పీక్ ద ఫైవ్ డేట్స్ ఎట్ థట్ యువర్ రిమెంబర్ మ్యా మై మ్యారేజ్ డే ఫోర్టీన్ ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ నైన్టీన్ మై బర్త్డే ఫోర్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ మై సిస్ ప ఎయిట్టీన్ ట్వెల్ టూ థౌజండ్ టూ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీన్ జూన్ టూ థౌజండ్ సెవెన్టీన్